సార్ చెప్పండి సార్ ఎవరండీ టూరిస్ట్ ఆ అండి ఓకే సార్ ఓకే సార్ అదే సంబర జాతర అనేది సార్ అవును సార్ నేను గైడ్ ఏ సార్ నేను గైడ్ ఏ లేదు సార్ గైడ్ ఏ సార్ సార్ ఆక్చువల్లీ ఈ ఫెస్టివల్ అనేది మంగళవారం మంగళవారం చాలా గ్రాండ్ గా జరుగుతుంది సార్ ఆహా కంటిన్యూ ఉంటుంది సార్ దగ్గర ఒక థర్టీన్ వీక్స్ ఉంటుంది సార్ థర్టీన్ వీక్స్ వరకూ జరుగుద్ది కంటిన్యూ గా థర్డ్ వీక్ బాగా ఎక్కువ వస్తారు సార్ జనము అమ్మవారి జాతర చాలా బాగుంటుంది సార్ లేదు సార్ దర్శనం అందరికీ దర్శనమయిద్ధి సార్ దాదాపు ఒక ముప్పై నలభై వేల మంది వరకు భక్తులు వస్తారు సార్ ఆ చాలా మనం వండుకొని తినడానికి ఓయో అవైలబుల్ గా ఉంటుంది సార్ అలాగే బస్ వేకెన్సీ ఉంది ఆ అలాగే అక్కడ సార్ లేదు సార్ ట్రైన్ అవైలబిలిటీ ఏంలేదు సార్ బస్సు అవైలబిలిటీ ఉంది అండ్ అక్కడ రిజర్వాయర్ కూడా ఉంది సార్ చాలా పెద్ద రిజర్వాయర్ ఉంది సార్ ఇది ఇక్కడ అమ్మవారు ఫెస్టివల్ కదా అమ్మవారి జాతరే ఆ మొక్కు ఏమైనా కోరికలు కోరుకుంటే తీరతాయని అంటూ ఉంటారు అక్కడ ఫోటోగ్రఫీ చేసుకోవడం కూడా మీకు రిజర్వాయర్ అనేది చాలా అవైలబుల్ గా ఉంటుంది చాలా బాగుంటుంది సార్ విజయనగరం జిల్లాలో కల్లా సార్ అవును సార్ ఫోటోగ్రఫీ కి చాలా బాగుంటుంది పాక్పూర్ తర్వాత విజయనగరం జిల్లాలో ఉన్నది ఆ ఒక్క రిజర్వాయర్ ఏ చుట్టూ కొండలు మధ్యలో విలేజ్ టెంపుల్ ఉంటుంది సార్ ఆ మీరూ మీకు ఎంత అనుకూలంగా ఉంటుందంటే మీరు వెళ్లిన తరువాత ఈవినింగ్ వరకు అక్కడే టైం స్పెండ్ చేస్తారు సార్ సార్ మీరు ఒక్కరే వస్తున్నారా ఫామిలీ సార్ మీరు ఒక్కరే వస్తున్నారా ఫామిలీ సార్ ఫామిలీ సార్ ఓ ఓ ఓకే సార్ ఓకే సార్ రండి సార్ వచ్చేటపుడు ఒకసారి మీరు కాల్ చేస్తే దగ్గరుండి మీకు తీసుకెళ్లి చూపించి దర్శనం చేయించి తీసుకొస్తాం సార్ సార్ ఎక్కువ ఏమీ కాదు సార్ ఒక టూ థౌసేండ్ ఏ సార్

లేదు సార్ మరి ఆ టిక్కెట్స్ అవి తీసి దగ్గరుండి తీసుకెళ్లి మీకు వెంటనే దర్శనం చేయిస్తాం సార్ లేదు అందరితోపాటు లైన్ లో వెళ్ళాలి అంటే ఈవెనింగ్ అయిపోద్ది సార్ అవును సార్ ఏంలేదు సార్ మేము తీసుకెళ్లి తీసుకొచ్చేస్తాం సార్ టూ థౌసండ్ ఏ ఆ స్పెషల్ దర్శనం చేయిచేస్తాం సార్ నార్మల్ దర్శనం అయితే మీకు అవ్వదు సార్ చాలా లేట్ అయిపోద్ది ఈవెనింగ్ మార్నింగ్ వస్తే ఈవెనింగ్ ఎయిట్ నైన్ అయిపోద్ది ఈవెనింగ్ ఎయిట్ నైన్ అయిపోద్ది సార్ నైట్ అయిపోద్ది అనుకుంటా సార్ సరే సార్ మీరు వచ్చాక కాల్ చేయండి సార్ అయితే ఓకే సార్ ఉంటాను సార్